పండగల్లో అయితే మేమైతే అనేక రకాలైన వంటకాలు అయితే మేము వండుకుంటాము అండి ప్రతీ ఇంట్లో వండుకున్నట్టే సహజంగా సేమియా అని పాయసం అని బూరెలు గారెలు బొబ్బట్లు అలాగే జంతికలు సంక్రాంతి వస్తే జంతికలు అరిసెలు పొంగడాలు ఇవన్నీ కూడా ఏంటంటే మేము పండగ తగ్గట్టు ఇంట్లో వండుకునేవి అండి ఇవన్నీ కూడా వీటిని మినహాయించుకుంటే అంటే ఇంకా అంటే పండగనే కాదు ఆదివారాలు కూడా మేము అయితే రకరకాల వంటకాలు అయితే కాలికి ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే మేము వండుకోవడం జరుగుతుంది ఇంకా పండుగల్లో అయితే ఇంకా చెప్పక్కర లేదండి ఇంకా మొత్తం మెన్యూ అంతా కూడా చాలా బాగుంటుంది అన్నమాట